అక్షర స్కూల్ ప్రిన్సిపాల్ ఏనాండీ అంటే మా పిల్ మా అమ్మాయికి అడ్మిషన్స్ కావాలి మ్యామ్ మీ స్కూల్లోంచి ఇద్దరు అమ్మాయిలు ఒకమ్మాయి థర్డ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఒక అమ్మాయి ఇప్పుడే జాయిన్ అవుతుంది ఎల్కెజి మీకేమ మీ స్కూల్లో ఏవైనా అడ్మిషన్స్ ఉన్నాయా అంటే మేము రీసెంట్గా జాబ్ పర్పస్ మీద ట్రాన్స్ఫర్ అయ్యాము మేడం సో ఇక్ ఇక్కడా ఎంక్వయిరీ చేసాము ఏది బెస్ట్ స్కూల్ అని అయితే కొంత మంది అక్షర స్కూల్ అని చెప్పారు సో అందుకని మీకు కాంటాక్ అవ్వ కాంటాక్ట్ అవ్వాను అడ్మిషన్స్ ఏవైనా ఉన్నాయా మళ్ళీ ఓకే మ్యామ్ ఓకే మ్యామ్ ఇప్పుడే జాయిన్ అవుతుంది ఓకే మ్యామ్ ఓకే అంటే ఇప్పుడూ ఫీజ్ ఎలా ఉంటాయి అంటే ఆ అమ్మాయి ఎల్కెజి కదా ఈ అమ్మాయి థర్డ్ క్లాస్ కదా ఏవన్నా ఎక్కువ తక్కువ ఉంటాయి కదా అలా చెప్పండి ఒకసారి ఎంత డిఫరెన్స్ ఉంటుంది ఇద్దరికి

ఓకే మ్యామ్ అంటే వాళ్ళకి సెక్యూరిటీగా ఏమన్నా అంటే మీరు స్కూల్లో ఉన్నంతసేపే ఉంటారా లేదా బయట కూడా పంపించే వరకు మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా ఓకే మ్యామ్ మీకు బస్ ఫెసిలిటీ ఉందా మ్యామ్ ఓకే మ్యామ్ బుక్స్ మీరే ప్రొవైడ్ చేస్తారా యూనిఫామ్ బుక్స్ ఓకే మ్యామ్ అన్నిటికి కలిపి ఎంత ఫీజ్ ఉంటుంది మ్యామ్ ఒక అమ్మాయికి కలిపి అంటే థర్డ్ క్లాస్ అమ్మాయి ఉంది ఇప్పుడు ఆ అమ్మాయికి ఎంతమ్మ ఫీజ్ ఓకే మ్యామ్ ఓకే మ్యామ్ అయితే మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ చెప్పండి ఎప్పుడు రావాలి ఏంటో అని మీ ఫ్రీ టైం చెప్తే మేము అప్పుడొచ్చి మేము మీతో మాట్లాడతాము

అం అంటే మార్నింగ్ ఈవెనింగ్ అలా చెప్పండి ఓకే మ్యామ్ వస్తాము మ్యామ్ థ్యాంక్స్ మ్యామ్